భారతదేశంలో వాతావరణం చాలా పొడిగా ఉంటుంది భారతదేశంలో వాతావరణం చాలా సుష్టమైన వాతావరణముగా మారిపోతు ఉంటుంది భార భారతదేశం వాతావరణం ముఖ్యంగా చెప్పాలనుకుంటే సాయంత్రం వేళలో ఉదయం వేళలో వాతావరణం మంచుతో కూడుకుంటుంది ఆ మంచు ప్రభావం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతు ఉంటారు ఇంకా ఇంకా చెప్పాలంటే భారతదేశంలో వాతావరణం వివిధ ప్రాంతాలలో చాలా రూపురేఖలుగా మారిపోతు ఉంటుంది సపోజ్ ఒక ప్రాంతంలో ఉన్నట్టు మరొక ప్రాంతంలో వాతావరణం ఉండదండి ఆ ప్రాంతంలో ఉన్నట్టు మరొక ప్రాంతంలోను వాతావరణం ఉండదు ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతు ఉంటుంది మన భారతదేశంలో ఈ వాతావరణంలో మనం చూసుకున్నామంటే కొండల ప్రాంతంలో కానీ హిల్ స్టేషన్స్లో చాలా చాలా ప్రదేశాలలో వాతావరణం మంచు మంచు పొగలాగా అలాగే కూడుకు పోతు ఉంటుందండి వాతావరణం వల్ల ప్రజలు చాలా అనారోగ్యానికి గురి అవుతు ఉంటారు వాతావరణం చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ప్రజలపైన ఈ వాతావరణాన్ని అరికట్టడానికి భారతదేశం చాలా ప్రయోజనాలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి అంతేకాకుండా భారతదేశంలో వాతావరణం ఎప్పుడు పొడిగానే ఉంటుంది